మా ప్రాంతంలో ప్రజలు బాగా బలంగా నమ్మే కొన్ని మూఢనమ్మకాలు ఏంటంటే దిష్టి ఎవరైనా ఎప్పుడైనా మంచిగా రెడీ అయ్యి బయటకి వెళ్ళినప్పుడు వాడికి దిష్టి తగిలింది అంటారు దట్ ఈజ్ ద వన్ మూఢనమ్మకం భర్త చనిపోయిన వాళ్ళు బొట్టు పెట్టుకోకూడదు అది మెహందీ పెట్టుకోవద్దంటారు అది ఇంకొక మూఢ నమ్మకం ఈ ప్రాంతాల్లో ఈ గ్రామీణ ప్రాంతాల్లో బాగా మూఢనమ్మకాలు ఉన్నాయి ఇంకా మూఢనమ్మకాలు ఏమంటే ఆ చేతబడి చేయడం అంటారు ఇలా అమావాస్య రోజు నిమ్మకాయలు అది ఇది రోడ్డు మీద పెడితే అవి చేతబడి చేయడం అంటారు అది ఇంద ఇంకో మూఢ నమ్మకం